హలో సార్ అరవింద్ డాక్టరా సార్ ఇది పేషెంట్ సార్ అది టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ జ్వరము ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి సార్ ఇక్కడే హైదరాబాదు ఎల్బీ నగర్ సైడు అంటే రీసెంట్గా అంటే మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను సార్ ఫంక్షన్కి డిన్నర్కి వెళ్ళాను

అంటే ఫుల్లు కడుపులో గడ బడగడ బడ అయ్యి వాంటింగ్స్ అవుతున్నాయి సార్ మరి ఇంకా బాడీ కూడా చాలా ఇలా టైర్డ్గా ఫీల్ అయి పెయిన్స్ అవుతున్నాయి బాడీ పెయిన్స్ అవుతున్నయి లైట్గా హెడేకు ఇంకా జ్వరంజ్వరం వేడివేడిగా ఉంది బాడీ మొత్తం సార్ మరీ ఎప్పుడు ఉంటుంది సార్ ఓపెను టైమింగ్స్ ఏంటి సార్ అది సార్ అది సాటర్డే సండే ఉంటుందా సార్ వీకెండ్లో అవునా సార్ అది ఎక్కడ సార్ ఇది ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ ఏదన్నా ఉందా నాకు అటు ఇటు ఉంటుందని అలా లొకేషన్ సార్ మీది అంటే అది రోడ్ మీదనే ఉంటుందా అలా కాదు సార్ అది లొకేషన్ రోడ్ మీదనే ఉంటుందా ఎక్కడన్నా లోపలికి ఉంటదా ఒకసారి ఈ నెంబర్కి వాట్సప్ చేస్తారా సార్ మీరు లొకేషన్ అయితే ఎప్పుడు సార్ రేపు ఉంటారు కదా ఆఫ్టర్నూన్ వస్తాను సార్ మరి ఓకే థ్యాంక్ యూ సార్